జంతువేర్థాలను మేము అవి వ్యర్థం అయిపోకుండా ఏం చేస్తామంటే అండి జంతువులు విడిచిపెట్టిన పేడ ఉంటుంది కదండి అదంతా ఒకచోట మేము మేము స్టోర్ చేస్తామండి అదే కంపోస్టింగ్ ఎరువులుగా మేము వాడతామండి అంటే మెయిన్ మొక్కలకి మేము వాడతాం అండి అది మొక్కలకు వాడడం వల్ల మొక్కలకి బలం అనేది వస్తుంది మొక్కలు ఇంకా స్ట్రాంగ్గా పెరగడానికి కూడా అవకాశం అయితే ఉంది ఎక్కువగా ఉంది అలాగే అది మేము పిడకలు చేస్తామండి పిడకలు వేస్తాము ఎందుకంటే ఆ పిడకలు వేసి అదంతా ఒకసారి మంట వేసినప్పుడు ఆ పొగ కూడా దోమలు చనిపోవడం దోమల కట్ట జరుగుతుందండి సో అట్లా పిడకలు చేయడము మళ్ళీ ఆ పేడతో మేము మా గుమ్మంలో కట్ట మేము కల్లాపి కింద మేము జల్లు కోవడం అంటే పురుగులు కూడా చచ్చిపోతాయి అండి మెయిన్ కల్లాపు కింద మేము వేసుకోవడం ఇంకా మాకు కోళ్లు కూడా ఉన్నాయండి అవి వదిలిన వ్యర్థంతో మేము ఏం చేస్తామంటే మాకు చేపల చెరువులు రొయ్యలు చెరువులు ఉండవల్ల వాటి చేపలకి మేతగా కూడా వాటిల్ని మేము వేస్తామండి ఎందుకంటే అది వ్యర్ధాలు వేసినప్పుడు చేపలకి కట్ట చాలా ఇష్టమైన ఫుడ్ అండి అది సో అవి బాగా కూడా పెరుగుతాయి అనమాట సో అందుకని చెప్పేసి మేము అవి అన్ని స్టోర్ చేసి సో అలా మేము యూస్ చేస్తామండి